సంఖ్యాపరంగా భారతీయ చలనచిత్ర రంగంలోని ప్రపంచంలో అత్యాధిక చిత్రాలను నిర్వహించింది ఈ భారత భారతీయ చలనచిత్రం దాదాపు ఎన్నో ప్రధాన సినిమాలను ఎన్నో భాషలుగా విభజించి సినిమా చరిత్రలోనే అత్యధికంగా బాలీవుడ్కి దీటుగా కన్నడ మలయాళం బెంగాలీ మరాఠీ ఎన్నో భాషలలో సినిమాలను చిత్రీకరించారు సినిమా నె ని నిర్మాణం మిగిలిన భాషలలో కంటే గణనీయంగా ఉంది ఈ మధ్య కాలంలో ఎటు చూసినా తెలుగు ఇండస్ట్రీ అత్యాధునిక సినిమా హిట్లులను సాధించింది భారత దేశంలోనే చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది భారత దేశం నుంచి శివాజీ గణేశన్ యశ్ రాజమౌళి మరియు ఎన్నో డైరెక్టర్లని పరిచయం చేసింది ఈ తెలుగు చలనచిత్రం వల్ల చాలా ఎన్నో నంది అవార్డులను ఎన్నో ఘనత అవార్డులను దక్ దక్కించుకుంది దక్షిణ భారత చలనచిత్ర రంగంలో ఉత్తర భారత చలనచిత్ర రంగంలో చాలా భాషలకు సంబంధించిన చిత్రాలను హిందీ చిత్రరంగంలో బాలీవుడ్దే పైచేయిగా ఉండేది కాని ఈ ఇటీవలే తెలుగు ఇండస్ట్రీ అది దక్కించుకుంది దక్షిణ భారత చలనచిత్రం రంగంలో తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషలలో చిత్రాలను పోటాపోటిగా కలిసి ఉండేవి పంతొమ్మిది వందల నాలుగులో మొట్ట మొదటిసారి భారత దేశంలో సినిమా చూపించడం అనేది జరిగింది విదేశాలనుండి తెచ్చిన ది లైఫ్ ఆఫ్ ది క్రీస్ట్ అనే చిత్రాన్ని ఒక చేతితో తిప్పే ప్రొజెక్టర్పై చూపించారు సరైనా వేగంతో ఎక్కువ తక్కువగా లేకుండా రీ రీల్ను తిప్పించడంతో ఆ ప్రొజెక్టర్ అనేది నిర్వహించ బడింది అలాగే భారత చరిత్రలోనే ఇప్పుడు నెంబర్ వన్ స్థాయిలో ఉంది ఈ బ్ సినిమాలు అలానే భారత దేశపు ప్రాబల్యాన్ని ఎంతో ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్ళింది ఈ చలనచిత్రం మ్యూజికల్ మ్యూజిక్ అండ్ సౌండ్ విజువల్ ఎఫెక్ట్స్తో పాటు ఎన్నో అత్యంత గ్రాఫిక్స్ మరియు ఎన్నో అడ్వాన్స్డ్ స ప పరికరాలను ఉపయోగించి ఈ సినిమా అనేది తీయబడుతుంది దీంట్లో ఎన్నో క్రాఫ్ట్లు మరియు ఎంతో మందికి ఉపాధిని ఈ ఉపాధులని కలిగిస్తుంది ఈ సినిమా ఈ సినిమా అనేది సన్నివేశం గురించి కానీ ఇంకా సన్నివేశాన్ని ఇంకా రూమర్స్ను లవ్వు ఇంకా ఎఫెక్షన్ చాలా వరకు ఉండేవి దీంతో పాటు ఎన్నో అవార్డులను కూడా తెప్పించుకున్నది ఈ చలనచిత్రం ఇంకా చాలా మందికి